నమస్కారమండి అంటే నేను ఇలా నేను ఇలాగా అరుకు అదే మారేడుమె మిల్లి నుంచి అలా ఆరుకు వెళ్దామనుకుంటున్నానండి నాకు టూ వీలర్ కావాలండి మీరు అంటే అక్కడ ట్రెక్కింగ్ టైపు వెళ్ళడానికి బైక్స్ ఏమేమున్నాయండి మామూలుగా ఎంత ప్రైస్ పడుతంది లేదండి గేరు బండే అండి మేము నలుగురం ఉన్నామండి అంటే రెండు బళ్ళు సరిపోతాయి మాకు లేదండి అంటే కొంచెం మైలీజ్ కుడా మనకి కొంచెం ఇచ్చేదే చూడండి చాలా దూరం వెళ్ళాలి ఎఫ్జెడ్ ఒకటి పల్సర్ ఒకటి ఇస్తారా

అంతే సర్లేండి అంటే సరే అయితే మాకు అదే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేను కాని కొంచెం అమౌంట్ పే చేసి అలా సరే సరే అండి లేకపోతే మా నలుగురు నలుగురున్నాము కాబట్టి ఒక ఇద్దరివి పెడతాము కావాలంటే ఇద్దరికి ఉండాలి కదండి ఎవరో ఒకరు అడిగితే చూపించడానికి అమౌంట్ అయితే రోజుకి రెండు వేలండి ఇస్తానండి బండికొచ్చి ఒకరిది ఇస్తామండి ఇద్దరం వెళ్తాము ఒకరిది ఇస్తాము అమౌంటు ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చి ఇప్పుడిచ్చేస్తారండి అంటే మధ్యాహ్నం నుంచే బయలుదేరతాము మేము కొంచెం ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ గట్రా కొంచెం ఉండేలా చూడండి కొంచెం మంచిగా సరే అండి